నమస్కారం అండి ఇది చెర్రీస్ రెస్టారెంట్ వాళ్ళా నేను మీ రెస్టారెంట్ నుండి స్విగ్గి యాప్లో ఒక ఆర్డరుని పెట్టుకున్నాను ఆ ఆర్డర్ పేరు ఏమిటి అంటే బిర్యానీ బిర్యానీ నేను ఆర్డర్ చేసి పెట్టుకున్నాను మీ యాప్ మీ రెస్టారెంట్ నుంచి స్విగ్గి యాప్ ద్వారా కానీ అది నాకు ఇంకా డెలివరీ అయితే కాలేదు కానీ నాకు అది ఏంటంటే నేను ఆర్డర్ చేసినప్పుడు బుక్ అయినట్టు వచ్చింది కానీ ఇప్పుడు చుస్తే నాకు డెలివెర్డ్ అని చూపిస్తుంది కానీ ఇంత వరకు ఆర్డర్ అనేది నా చేతికి రాలేదు కానీ అలా చూపించడం అనేది చాలా వింతగా అనిపిస్తుంది అలాగా ఆర్డర్ చేయకుండా నాకు ఆర్డర్ డెలివెర్డ్ అని చూపిస్తే వాళ్ళేవరన్నా వేరే వాళ్ళకి ఇచ్చారా లేకపోతే ఇది కావాలని చేస్తున్నారా అని వాళ్ళు తినేసి ఏమన్నా చేస్తన్నారా అనేది మీరు ఒకసారి సరిచూసుకుని నాకు పంపాల్సిన ఆర్డరు అతి వేగంగా పంపగలరు ధన్యవాదాలు